హలో నమస్తే సార్ అది చిల్లీస్ రెస్టారెంటేనా హో అవును నమస్తే సార్ నేను మీకు తెలియజేసేది ఏమిటంటే మా గృహంలో తొందరలో ఒక పెళ్ళి వేడుక ఉంది దానికి వివిధ రకాల వంటకాలు మాకు కావాలి అందువలన మీరు ఒక విస్తరకి ఎంత డబ్బును తీసుకుంటారో చెప్తారా హో అవునా మీ దగ్గర రెండు రకాల ధరలు ఉన్నాయి అవి ఏమిటో చెప్తారా ఏమిటి మొదటిది ఐదు వందల రూపాయలు రెండొవది మూడు వందల యాభై రూపాయలు అమ్మో చాలా ఎక్కువ చెప్తున్నారు సార్ ధరలో ఏమైనా మార్పు ఉంటుందా చెప్పండి ధరలో ఎటువంటి మార్పు ఉండదా సరే సార్ నేను ఇంటిదగ్గర కనుక్కోని చెప్తాను హలో అమృతా రెస్టారెంట్ ఓ నమస్తే సార్ నాకు ఒక వేడుకకు వివిధ రకాల వంటకాలు కావాలి సార్ అందువలన మీరు ఒక విస్తరకి ఎంత డబ్బును తీసుకుంటారో తెలియజేస్తారా అవునా అండి మీ దగ్గర మూడు రకాల ధరలు ఉన్నాయా అవి ఏమిటో చెప్పగలరా మొదటిది నాలుగొందల రూపాయలు అలాగే రెండొవది మూడువందల రూపాయలు మరియు మూడోవది నూట ఎనభై రూపాయలా సార్ మీరు ఏమి అనుకోకపోతే ధరలో కొంచెం తగ్గింపు ఇవ్వగలరా హో ధన్యవాదములు సార్ మాకు నాలుగు వందల రూపాయలది మూడువందల యాభై రూపాయలకి ఇస్తారా మరొక సారి మీకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను సార్ మాకు పదిహేను పది రెండు వేల ఇరవై మూడు ఆదివారంకి ఒక వెయ్యి మందికి వివిధ రకాల వంటకాలు కావాలి అలాగే సార్ ధన్యవాదములు ముందు రోజు మీకు గుర్తుచేస్తాను